నమస్తే అన్నా మా దోస్తు గాడు కాశిబుగ్గలా మన నిర్మల్ కాశిబుగ్గలో ఉన్నాడు ఇక్కడికి రావాలి అనుకుంటానాడు నిర్మల్ బస్ స్టాండ్ కాడికి కొంచెం తీసుకొస్తావా అయితే వాళ్ళని ఎట్ల రీచ్ అవుతావు అంటే నేను వాళ్ళ నెంబర్ చెప్తా వాళ్ళని రీచ్గా మావాళ్ళు గాడ కలుస్తారు నీకు ఆడ కలిసి ఆడ కలిసినంకా వాళ్ళతో ఒకసారి ఫోన్ చేయించావు అనుకో ఎంత టైం పడుతుంది అన్నాడు బయలుదేరేసరికి అదేవాళ్ళు కాశిబుగ్గలో ఉన్నారు కాశీబుగ్గలు నుంచి నిర్మల్ బశ్ స్టాండ్ దగ్గరకి రావాలి

ఇగో నువ్వు ఏమంటావు చెప్పు ఇగో ఒక మాట అది అదేలే కానీ మన వాళ్ళు ముగ్గురే ఉన్నారు నువ్వు వచ్చేటప్పుడు నన్ను ఎక్కించుకో పర్లేదు ఏం కాదు కానీ వాళ్ళు ముగ్గురు ఉన్నారు కొంచెం అర్జెంట్ తీసుకురా మా ఇంటి దగ్గరికి మన బస్ స్టాండ్ దగ్గర మా ఇల్లు తెలుసు కదా రాజు డేంజర్ స్మైలీ అంటారు రాంబాబు వన్ టూ త్రీ ఇంక ఆడికే పోయి తీసుకారా ఇగ నువ్వు ఒక మాట చెప్పు ఎంత కావాలో సరే అన్న ఇంటికి అయితే తీసుకురా నేను ఇస్తాను మనీ కోసం ఏం టెన్షన్ పడకు నేను చూసుకుంటా దిగండి సరే అన్న ఓకే